పదిహేను రెండు వందల ఆరు నాలుగు వేల రెండు వందల యాభై ఐదు పన్నెండు వేల మూడు వందల అరవై ఆరు ఒక లక్షా పది వేల ఏడు వందల యాభై